మా ఊళ్ళో సాధారణంగా వీపు నొప్పికి వాడే గృహవైద్యం ఏంటంటే వెన్నునొప్పి వచ్చినప్పుడు శొంఠిపొడి బెల్లం నెయ్యి కలిపిన మిశ్రమాన్ని సేవించాలి తర్వాత పాలు తాగాలి తరచు ఇలా వెన్నునొప్పి వచ్చినప్పుడు ఇలా చేయడం వల్ల వెన్నునొప్పి తొందరగా తగ్గుతుంది మరియు మెంతి కూర మెంతి విత్తనాలు వీపు ఇవన్నీ సహాయపడతాయి వెన్నునొప్పి పోగొట్టడానికి మరియు ఇంకా గసగసాలు కండచెక్కర రెండిటిని కలిపి నూరి ఉదయం సాయంత్రం ఆవుపాలలో కలిపి తీసుకోవడం వల్ల వెన్నునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది మరియు రెండు కప్పుల నీటిలో ఐదు తులసి ఆకులు ఒక ఎలక్కాయ పొడి వేసి మరిగించి ఆ నీళ్ళను వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం వలన వీపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది